దేశభాషలందు తెలుగు లెస్స అని మన తెలుగు భాషను ఎంతో గౌరవప్రదంగా పిలుచుకుంటాము తెలుగు ఎంతో అనర్గళంగా మాట్లాడగలిగే మనము మన భాషను ప్రచురించాలి అలాగే సంరక్షించుకోవాలి భవిష్యత్తులో తెలుగు భాషను ఒక మంచి స్థాయికి తీసుకువెళ్ళాలి తెలుగు భాష వినడానికి చాలా మధురంగా ఉంటుంది అలాగే మాట్లాడే మనకు దాని యొక్క ప్రాముఖ్యత తెలిసిన నాడే ఎదుటి వ్యక్తికి అలాగే భవిష్యత్తులో దాని యొక్క ప్రాముఖ్యతను చెప్పగల చెప్పగలము అలాగే తెలుగు ఎంతో వినర్గళంగా ఉంటుంది